మాకు సామాజిక మాధ్యమాలను వాడడం లేదు నా అంగీకారం ఉందని నాకు వ్యక్తిగతంగా ఏమి చెబుతుందో అని అనేక ప్రయాణాల నిరీక్షణ చేస్తోంది ఇవి మొత్తం నాకు మౌలిక అవగాహన ఇస్తాయి సంబంధించిన కారణాల దృష్టిలో నాకు ఏమీ అవగాహన లేదు సామాజిక మధ్యమాల ప్రయోజనాలను గురించి అనేకంగా అక్సస్ పొందిన సభ్యుల కథనాలను మరియు వ్యక్తిగత అనుభవాలు నాకు సహాయకరమైనవి అనువాదాలను సంగీతాలను చిత్రాలను వాక్యాలను మరియు ఆస్తులు నాకు చూపిస్తుంది వాటిని వాడటంలో స్వా సాత్వనాన్ని నాకు ఉంది కానీ సామాజిక నెట్వర్క్లో అతని ఆడియన్స్తో పంగలు పడకండి కానీ సామాజిక మద్యమాల వాడడం వలన అక్కడికి పోవడం అవసరం అన్న అది నాకు ఇంటింటికి ప్రేరణ ఇస్తుంది నా ప్రొఫెషనల్ జీవితంలో కంపిటీటివ్ ఎమ్యులేటింగ్ను అనుభవించడం లేదా పరిస్థితులను గురించి అనుభవాలను వాదించడం అనుమతిస్తుంది సామాజిక మాధ్యమాలను వాడేందుకు నాకు వేరే ఆసక్తికరమైన అంశాలు లేవు అందువల్ల నాకు ఆ క్షేత్రంలో పనిచేయడం లేదు సామాజిక మధ్యమాలు నా ప్రవాహాన్ని వాదించడానికి నాకు ఆసక్తి లేదు